వంట చేయడం వల్ల కలిగే ఆనందాన్ని చాలా తేలికగా పీల్చుకుంటారని నేను భావిస్తున్నాను పిల్లలకు వంట చేసేటప్పుడు కొత్త వస్తువులు మరియు పదార్ధాలను ప్రయత్నించే ఉత్సాహం కష్టంగా ఉంటుంది లో కుక్కర్ మిరపకాయ వంటిది మంచి రుచిగా ఉంటుంది మరియు తేలికగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పిర్యాదులు లేవు మరియు ప్రతి ఒక్కరు బాగా తింటారు సాధారణంగా లేదు అయితే నేను ఆమె కంటే మెరుగైన కొన్ని ప్రత్యేక వంటకాలు ఉన్నాయి బియ్యంతో సంబందం ఉన్న ఏదైనా గుర్తుకు వస్తుంది అన్నం సులభమని నాకు తెలుసు అన్నం తేలిక అని మీకు తెలుసు కానీ మా అమ్మ కేవలం అన్నం వండదు ఆమె ప్రయత్నించినప్పుడు ఇది విషాదకరంగా వినోదభరితంగా ఉంటుంది టెంప్లేట్ లో ఇంక్రిమెంట్ ఇంప్రూవ్మెంట్ ద్వారా నేను ఆమె సీక్రెట్ బ్యారెక్స్ సాస్ ను కూడా అధికమించాను కానీ ఏం చేయాలో నేను మీకు చెప్పలేదు ఇది రహస్యం బేకింగ్ విషయానికి వస్తే నేను బెటర్ హ్యాండ్ డౌన్ అనే వర్గాల్లో చాలా చిన్న వయసులో నేను కుటుంబ సమావేశాలకు నియమించబడిన బేకర్ అయ్యాను కుకీల నుండి బ్రెడ్ నుండి కేక్ నుండి పైస్ నుండి పెస్టిల్ డైర్ వరకు ఇప్పుడు నేను ఆకలితో ఉన్నాను